నేను ఇటీవల సంక్రాంతి సెలవులకి ఇలా అరకు వెళ్ళాను అరకు రైల్వే ట్రైన్కి బుక్ ట్రైన్ బుకింగ్ చేసుకున్నాను బాపట్ల నుంచి వైజాగ్కి వైజాగ్ నుంచి అరకుకి ఈ మధ్య దీంట్లో ట్రైన్లో నాకు బాపట్లలో ఎక్కాను సరీ సర్వీస్ కూడా బాగా చేసారు ఫుడ్డు కాని ఫుడ్డు కానీ వాటర్ కానీ అన్ని టై నాకు టైంకి అందించారు నాకు ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నారు నేను ఇలా వైజాగ్లో దిగాను మళ్ళీ వైజాగ్ నుంచి అరకుకి వ వేరే ట్రైన్ ఎక్కాను ఆ ట్రైన్ కూడా వాళ్ళే దగ్గర ఉండి అరెంజ్ చేసి చూపిచ్చారు అక్కడ నుంచి అరకు వెళ్ళాను అరకులో చిన్న ట్రైన్ ఒకటి లోకల్ ట్రైన్లో అది కూడా వాళ్ళే ఆరెంజ్ చేసి చూపించి మాకు ఎక్కించారు ఇలా ఇలా లోకల్ ట్రైన్లో ఎక్కినాక అరకులో చిన్న చిన్నగా ఊర్లో తిప్పి వ్యూ పాయింట్స్ బొర్లా కేవ్సు వాటర్ ఫాల్సు ఇలా అన్నీ ఒక్కొక్కటీ చూపిచ్చారు సీనరీస్ మొత్తం ఒక్కొటీ అన్నిటినీ చూపించారు అక్కడ ఒక పది నిముషాలు ఆపారు మంచిగా ఫొటోల్ ఫొటోస్ తీసుకుని మొత్తం చూసి అన్నిటినీ మళ్ళీ వేరే చోట అన్నిటినీ చిన్నగా చూపించారు అలాగే సాయంత్రానికి మళ్ళీ అరెంజ్మెంట్స్ మొత్తం చేసి మొత్తం చూపించి అక్కడ నన్ను జాగ్రత్తగా దింపి ఒక మూడు రోజులు మంచిగా అన్నీ అన్నిటినీ చూపించారు మళ్ళీ ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నిటినీ మొత్తం వాళ్ళ అకామినేషన్ కానీ మొత్తం మంచిగా చాలా బాగా చూపించారు అలాగే రిటర్న్లో కూడా వచ్చేటప్పుడు అరకు నుంచి వైజాగ్కి వైజాగ్ నుంచి బాపట్లకి నన్ను క్షేమంగా తీసుకువచ్చారు ఇలా చాలా బాగా చూసుకున్నారు న చాలా బాగా చూసుకున్నారు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మంచి మంచి ఫోటోస్ తీసుకున్నాను మంచి అసలు నేను ఇలాంటివి చూడలేను వెళ్ళలేను అనుకున్నాను అలాంటిది మీరు నాకు ఇలాంటివి చూపించారు ఫుడ్ కానీ మంచిగా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసారు వాటర్ కానీ మొత్తం టైం టూ టైం అన్నిటినీ ఇచ్చారు థ్యాంక్యూ